గుడ్ మార్నింగ్ మ్యాడమ్ రాలేదు మ్యాడమ్ అదే దాని గురించే కాల్ చేస్తున్నాను మేము ఫ్యామిలీ టూర్ ఓకటి ప్లాన్ చేసుకున్నాం మ్యాడమ్ అది సడన్గా అయ్యింది అంటే మా మావయ్య వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయి ఆయన వాళ్ళకి వాళ్ళకి టూరు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మమ్మల్ని కూడా సడన్గా పిలిచారు మేము అంతా వెళ్దాం అనుకున్నామా బాబుని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్దాము వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర అనుకున్నాం కానీ వాళ్ళు కొంచం ఇక్కడ అవైలబుల్గా లేరు అందుకని ఇంక బాబుని కూడా తీసుకు వెళ్ళాల్సి వస్తుంది ఒక ఫోర్ డేసు అదే మ్యాడమ్ లీవ్ కావాలి ఒక ఫోర్ డేసు దాని గురించి మ్యాడమ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఎగ్జామ్ ఏమన్న సపరేట్గా రాయించగలుగుతారా

ఫోర్ డేస్ మ్యాడమ్ అంతే ఫిఫ్త్ డేకి ఇంక తీసుకు వచ్చేస్తాము ఒక టూ ఎగ్జామ్స్ మిస్ అవుతాయి

ఓకే మ్యాడమ్ చాలా థాంక్స్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ